నమస్తే మేడమ్ గోదావరి సూపర్ మార్కెటే మేడమ్ చెప్పండి మేడమ్ ఓకే సరే మేడమ్ మేడమ్ మేము మీకు ఇంటికి పంపించాలా మేడమ్ సరే మేడమ్ అయితే చెప్పండి మేడం రెండు కేజీల కందిపప్పు ఇంకా మూడు కేజీల మినప్పప్పు కేజీ పంచదార అరకేజీ పసుపు ప్యాకెటు మేడమ్ నాలుగు కొంటే ఒకటి ఫ్రీ ఉంది మేడమ్ అలా ఇమ్మంటారా మేడమ్ ఓకే సర్ఫెక్సల్ సర్ఫ్ ఓకే మేడమ్ ఐదులా మేడమ్ పదులా మేడమ్ ఓకే మేడమ్ మేడమ్ ఆయిల్ పాకెట్స్ అలాంటి ఏమన్నా కావలా మేడమ్ ఇప్పుడు ఆఫర్లో ఉన్నాయి మేడమ్ ఫ్రీడమ్ ప్యాకెటొచ్చి నూట ఎనభై రుపాయిలది నూట అరవైఐదు రూపాయలకే వస్తుంది మేడమ్ ఉన్నది మేడమ్ ఐదు లీటర్ల టిన్ ఉంది మేడమ్ ఐదు లీటర్ల టిన్ వచ్చి నాలుగు యాభై పడుతుంది మేడమ్ ఓకే మేడమ్ ఆయిల్ టిన్ కావాలా మేడమ్ దొరుకుతుంది మేడమ్ పెద్ద ఫెయిర్ అండ్ లవ్లీ ఒకటి మేడమ్ షాంపూల మీద ఆఫర్ ఉంది మేడమ్ బాటిల్ కొంటే షాంపూలు ప్యాకెట్ ఫ్రీ ఇస్తున్నాం మేడమ్ సరే మేడమ్ మేడమ్ పిల్లలకి గులాబ్ జామ్ అలాంటి ఏమన్నా చేస్తారా ఒకటి కొంటే ఒకటి ఫ్రీ ఉంది మేడమ్ సరే మేడమ్ ఇంకేమన్నా కావాలా మేడమ్ పాండ్సా మేడమ్ ఓకే మేడమ్ ఉన్నాయి మేడమ్ చిన్నదా మేడమ్ పెద్దదా మేడమ్ ఓకే మేడమ్ బాడీ లోషన్ ఏమన్నా ఇమ్మంటారా మేడమ్ ఓకే మేడమ్ ఇంతేనా మేడమ్ సరే మేడమ్ నేను ఒక గంటలో మీ ఇంటికి మా డెలీవరీ అబ్బాయ్ తీసుకొని వస్తాడు మేడమ్ డబ్బులు మీరు ఎంతయిందో బిల్ వేసిస్తాను మేడమ్ మీరు ఫోన్ పే చేయండి మేడమ్ ధన్యవాదాలు మేడమ్